హలో సాయపడగలము అవునండి రమ్య రెస్టారెంట్ వాళ్ళమేనండి మా రెస్టారెంట్లో తంగడి బిర్యానీ అంటే చాలా స్పెషల్ అండి ఈరోజు కూడా చాలా అవైలబుల్గా ఉంది మేడం మీరు తంగడి బిర్యానీ మీకు కావలి అని అయితే మీరు తంగడి బిర్యానీ బకెట్స్లో కావాలంటున్నారు కాబట్టి బకెట్స్నే బాక్స్లో కన్వర్ట్ చేసి మీకు అయితే డెలివరీ ఇస్తాము మేడం లేదు మీరు రెస్టారెంట్కి వచ్చే తీసుకుంటాము అనంటే మీకు ప్లేట్లో సర్వ్ చెయ్యమంటే ప్లేట్లో సర్వ్ చేస్తాము లేదంటే తంగడి కెటే తీసుకువస్తాము మేడం మేడం తంగడి బిర్యానీ మీకు టేస్ట్ కోసం మీరు ఆలోచించక్కర్లేదు ప్రికోషన్స్ అంటే మేమెప్పుడు కూడా స్పైసెస్ అన్నీ కూడా మేడం మేము నేచురల్గానే గ్రో చేసి నేచురల్గానే వాడుతాము మేడం అంతా ఆర్గానిక్లోనే వాడతాము ఎటువంటి పెస్టిసైడ్స్ గట్రా ఏమీ వెయ్యము మేడం మేడం ఒక తంగడి బిర్యానీ ప్లేట్కి మేడం మ్యాగ్జిమమ్ సిక్స్ పీసెస్ అయితే ఉంటాయి మేడం ఒక ఫుల్ ఫోర్ హండ్రెడ్ మేడం మేడం ఒక ఫుల్ ఒకవేళ ఆ ఇద్దరికి సరిపోవచ్చు మేడం లేదు నేను అందరికీ తిన్ నేను మొత్తం ఎక్కువ తినగలను అనంటే మేడం సగం తింటారు మేడం మిగతా సగం కూడా ఉండచ్చు మేబి ఒక పర్సన్ అయితే తినలేరు మేడం ఎక్కువ అయితే టూ పర్సన్స్ మ్యాగ్జిమమ్ టూ పర్సన్స్ అయితే తింటారు మేడం మేడం ఫుల్ అయితే ఫోర్ హండ్రెడ్ మేడం హాఫ్ అయితే మేడం టూ హండ్రెడ్కే మేమిస్తాము మేడం అప్పుడు మాకు వెన్సెడే వెన్సెడే డిస్కౌంట్ కూడా ఉంది మేడం సో మీరు వెన్సెడే ఆర్డర్ చేసుకుంటే మేడం